ఇంటిని శుభ్రం చేసుకోవడము ఉడుచుకోడం తుడుచుకోవడం అంతా చాలా ముఖ్యమైన విషయము రోజు మనం పొద్దున లేవగానే చేయవల్సిన మొదటి పని బయట కల్లాపి చల్లి ముగ్గు వేయడమే కానీ ఇప్పుడు మోడ్రన్ డేస్ అని చెప్పీ కనిసం బయట ఉడవను కూడా ఊడవడము లేదు దానికి కూడా ఒక పనిమనిషిని పెట్టుకోని ఊడ్చి ముగ్గు వేయడం చెప్పడం ఇంకా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు అయితే అసలు ఇంటి ముందర ముగ్గులు స్టిక్కర్ తీసుకు వచ్చి అంటించేస్తున్నారు విళ్ళు విళ్ళకంతా అసలు మా ముందు మన పూర్వికులు ఏమేమి పాటించారో అసలు ఎందుకు కల్లాపి చల్లుతారో ఎందుకు ముగ్గు వేస్తారో దాని అర్థం కూడా తెలియకుండా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళూ అంత వాళ్ళకి ముగ్గు వేసే అవకాశం ఉండదు కదా ఈ కాంక్రీట్ నేల ఉంటుంది లేకుంటే టైల్స్ నేల ఉంటుంది దానిమిద ముగ్గ స్టిక్కర్ తీసుకువచ్చి అంటీంచేస్తారు అంతే వాళ్ళకి దాని విలువ ఏంటి అని తెలియడం లేదు ఆ నేల పైన ఆవు పెడా చల్లడం ఇప్పుడు కల్లాపి చల్లడం మనం ఇప్పుడు అందరు పాటిస్తునారు ఏమో నాకు తెలియదు మా అమ్మ వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళు ఇంకా కూడా పాటిస్తూన్నారు వాళ్ళు ఇంకా ఇంటి ముందర ఆ నేల కూడా సిమెంట్ రోడ్ వేయకుండా మట్టీ నేల గానే ఉంచి ఉన్నారు ఇంకా ఎందుకంటే మేము ఉండేది కొంచెం ఇంటిరీయర్ విలేజ్ అన్నమాట అమ్మ ఎంచేస్తుంది అంటే పొద్దున పేడా విలేజే కాబట్టీ ఆవులుంటాయి పేడా తెచ్చి నీళ్ళలో కలిపి దాన్ని ఇంటిముందరా కల్లాపి లాగా చల్లివేస్తారు అది ఎందుకు చల్లుతారు అంటే దానికి ఒక అర్థం ఉంది బాక్టీరియాలు వైరెస్సు క్రిములు కాటకాలులు ఇంట్లోకి రాకుండా ప్రవేశించకుండా ఉండటానికి ఆది చల్లుతారు అన్నమాట అది చల్లేసి ముగ్గు ఇప్పుడు ముగ్గు వేయడం అంత ఈ సున్నం సున్నం పిండిని తీసుకువచ్చి దాంతో వేస్తున్నారు ముగ్గు ముగ్గు వేయడానికి కూడా ఒక అర్థం ఉంది ముందు అంతా బియ్యపు పిండితో వేస్తారు ఎందుకంటే చీమలు విటికన్నీ అవే ఆహారం పొద్దున్నే మనం లేచి ఇలా కల్లాపి చల్లి ముందు ప్రాణులకు అమ్మవాళ్ళు కూడా ముందు లేచీ ఆవులకు తిండి పెట్టేసి గడ్డి ఇవన్ని పెట్టి పాలు పితుకుతారు ముందు మనము మనకు ముందు మన చుట్టూపక్కల ఉండే చిన్న చిన్న జీవులకు ముందు ఆహారం ఇచ్చేసి మనం తీసుకోవాలి అప్పుడే మనకు మంచిది అలా ముగ్గు బియ్యపు పిండితో వేస్తే చీమలు చిన్న చిన్న పురుగులకు అవి ఆహారంగా ఉంటుంది దానివల్ల ఏదైనా ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయ అంటే చాలా వున్నాయి అండి ఇప్పుడు పేడ నిళ్ళు ఇంటి ముందు చల్లితే ఒక్క క్రిములుకూడా ఇంట్లోకి ప్రవేశించదు అది ఎంత మంచిది ఆవు కోమియోంతో కూడా ఇంకా కలిపి చల్లుతారు అసలు రానే రావు క్రిములు కీటకాలు ఏమి రావు ఇల్లు ఇప్పుడంతా ఇంట్లో టైల్స్ వేసేయడము ఆ మపులు తీసుకువచ్చేసి ఆ కెమికల్ ఉండే మొత్తం ఆ ఫ్లోర్ క్లీన్తో వేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నారు ఇంటి లోపల మనము పేడ నిళ్ళు చల్లము అండి ఇంటి బయట శుభ్రం చేసుకుంటేనే ఇంట్లోకి ఏ క్రిములు కీటకాలు రావు ఇప్పుడు మేము ఉండే ఏరియాలో వచ్చేసి చుట్టు మగ్గాలు వున్నాయి కాబట్టీ ఇల్లు అంత రోజు దుమ్ము వచ్చేస్తూ ఉంటుంది ఫుల్ క్లోజ్డ్ఏ నేను క్లోజ్ చేసి పెడుతాను అయిన దుమ్ము ఏదో విధంగా లోపలకి వచ్చేస్తుంది రోజూ ఇల్లు ఉడవాలి నేను రోజు ఇల్లు క్లీన్ చేసుకోవాలి కానీ ఇంటి లోపల ఇప్పుడు ఉండే మోడ్రన్ దీంట్లో ఇంటి లోపల వరకు పేడ నీళ్ళు చల్లితె తీసుకువచ్చి మనం క్లీన్ చేసే అవకాశాలు ఉండవు కాబట్టీ మీరు ఇంటి లోపల కూడా అవసరం లేదు పొద్దున్నే కొంచెం మీకు పక్క పక్కన ఎక్కడైనా కొంచెం పేడ దొరికితే దాన్ని తీసుకువచ్చి నీళ్ళలో కలిపి ఇంటి ముందర కల్లాపి చల్లారంటే ఇంట్లొకి ఒక్క క్రిమురాదు దోమలు కూడా ఎక్కువ రాదండి పిల్లలకి వయసైన వాళ్ళకి అందరికి చాలా మంచిది అంటే వల్ల రోగ నివారణ శక్తి ఉంటుంది వాళ్ళు బాగుంటారు దీనివల్ల ఉపయోగాలు ఆవేనండి క్రిములు రావు ఇంట్లోకి మన పిల్లలకి ఏ ఆరోగ్య హాని జరగదు ఆరోగ్యంగా ఉండవచ్చు అండి ఈ కెమికలు ఈ ముందు ఇంటి ముందర మట్టి నెల వుండేలాగా చూసుకోవాలి సిమెంట్ నేల వేసేస్తే దానిమీద కల్లాపి అసలు చల్లలేము పేడ నీళ్ళు కలిపి చల్లలేము మట్టి ఉండే లాగే చూసుకోండి దానిమీద కల్లాపి చల్లారంటే ఇంటి ముందర తిన్నలగా అలా వుంటే దానిమీద కూడా చల్లితే కూడా క్రిములు ఏమీ రావు పసుపు దానితో పాటు కంచెం పసుపు కలిపి చల్లుతారు పసుపు కూడా మంచిదే పసుపు ఆవు పేడ రెండు కలిపి ఇంటి ముందు కల్లాపి చల్లి రోజు ముగ్గు వేసి చూడండి ఒక్క నెల్లో మికే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఇంట్లోకి ఏ క్రిమికాటకాలు ఏమి రావు మీరు ఆరోగ్యంగా ఉంటారు మన చుట్టూపక్కల ఉండే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఇది మీరు ట్రై చేసి చూడండి ఎప్పుడు మనం మోడ్రన్ మోడ్రన్ అని చెప్పేసి మనం చాల స్పీడ్గా వెళ్ళిపోతున్నాము ఈ చిన్న చిన్న విషయాలు కూడా మనం చేసుకుంటూ ఉంటే మోడ్రన్తొొ పాటు మన ట్రెడిషన్ కూడా ఫాలో అయినట్టు ఉంటుందని నేను సలహా చెప్తున్నాను అండి థాంక్స్